నేను ఒక నాటకం చూడాలని చాలా ఆసక్తి ఉన్నాను నిజానికి కొద్ది రోజులుగా దాని గురించి ఆలోచిస్తున్నాను కాస్త వినోదంగా ఆహ్లాదకరంగా ఉండే ఒక మంచి నాటకం ఉండాలని కోరికగా ఉంది మీరు నాకు కొన్ని మంచి నాటకల పేర్లు సూచించగలరా మీ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం చూడదగిన నాటకాలు ఏమైనా ఉంటే చెప్పండి నాకు ఏ రోజు వీలుంటుందో ఆ సమయంలో నేను ఖాళీగా ఉంటానో మీకు తెలియజేస్తాను సాధారణంగా అయితే సాయంత్రం వేళలో చూడడానికి ఆసక్తిగా ఉంటుంది ఒకవేళ మధ్యాహ్నం సమయంలో మంచి నాటకాలు ఉంటే కూడా పరిగణించవచ్చు మీరు నాకు అందుబాటులో ఉన్న సమయాన్ని తగినట్లుగా కొద్ది నాటకాలను సిఫార్సు చేయడానికి ఆశిస్తున్నాను కేవలం నాటకాల పేర్లు చెప్పడానికి కాకుండా వాటి గురించి కొంచెం వివరించగలరా అంటే ఆ నాటకం యొక్క కథాంశం ఏమిటి ఎలాంటి శైలికి చెందిన కామెడీయ సీరియస్ డ్రామానా లేక మరి ఏదైనా నాటకాలను ఎవరైనా వంటి వివరాలను చెప్పే నేను నిర్ణయాన్ని రాయగలరా అలాగే నాటకం ఎక్కడ ప్రదర్శింపబడిందో అనే సమాచారం కూడా ముఖ్యం చివరగా మీరు నాకు టిక్కెట్ బుక్ చేసుకోవడంలో కాక సహాయం చేయగలరా నాకు ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకోవడం అంతగా అలవాటు లేదు మీరు సరైన వెబ్సైట్ను సూచించి టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలో కొంచెం వివరించినా లేదా మీరే బుక్ చేసినా చాలా సంతోషిస్తాను మీ సమయం నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మొత్తానికి ఒక మంచి నాటకం చూడాలని నా కోరిక నేరవేర్చడంలో మీరు నాకు సహాయం చేయాలని ఆశిస్తూ మీ సూచనల కోసం మరియు సహాయం కోసం నేను ఎదురుచూస్తాను దయచేసి నాకు వీలైనంత త్వరగా స్పందించగలరు